ఐదవ తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏడవ తారీఖు పన్నెండవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరు పదో తారీఖు పన్నెండో నెల పంతొమ్మిది వందల తొంభై ఐదు నాలుగో తారీఖు ఐదో నెల పంతొమ్మిది వందల తొంభై పన్నెండవ తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు